నేను ప్రయాణం చేసేటప్పుడు ఒకసారి అనర్ధం జరిగింది ఎప్పుడంటే నేను మా విలేజ్ నుంచి వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తుంటే నాకు పిల్లి ఎదురొచ్చింది అయినా కూడా మేము అప్పడికి ఎందుకులే ఈ పిల్లి అవన్నీ అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతాము మా అమ్మ వచ్చి పిల్లెదురొచ్చింది అట్లా ఇట్లా అని వద్దు చెడు జరుగుతుంది అవన్నీ చెప్పింది మేము చదువుకున్నాం కాబట్టి అలాంటివి ఏం నమ్ముకోకుండా వెళ్ళినామన్నమాట ఆ టైంలోనే మాకు బస్ స్టాప్లో వేరే వాళ్ళు పరిచయమయ్యారు పరిచయం అయిన తర్వాత మేము మంచిగా క్లోజ్గా వాళ్ళతో వెళ్తూ ఉన్నాం అనమాట మంచిగా ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మాతో బాగా క్లోజ్గా ఉన్నారు వాళ్ళకి మేం బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ కొనిస్తూ ఉండేది వాళ్ళు మాకు బాగా క్లోస్ అయిపోయినారు వాళ్ళ పేరెంట్స్ ఏమైందంటే వీళ్ళకి షాప్లో ఏమన్నా తెద్దామని పోయినారు పోతే ఏమైంది పిల్లలు మా దగ్గరున్నారు అయితే అనుకోకుండా వాళ్ళు షాప్కి పోయి ఇట్ల రివర్స్లో ఇట్లా వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది అట్లానే ఇంక మాకు కూడా ఇంకా కొంచెం అయితే జరిగేది ఎందుకంటే అక్కడ నుంచి వెహికల్ వస్తుంటే మేము ముందు వెళ్ళిపోయాం మా తర్వాతకి వాళ్ళొచ్చారు మాకొచ్చే గండం వాళ్ళకి తాకిందనమాట ఇంక తర్వాతకేమైందంటే ఇంకొకసారి కూడా మేమిక్కడ వికారాబాద్ సైడ్ వేరే విలేజ్కి వెళ్తుంటే కూడా అక్కడ కూడా ఏమైందంటే ఇట్లానే యాక్సిడెంట్ అయ్యింది ఎలా అంటే ఇట్లానే నార్మల్గా ట్రావెల్స్లో వెళ్తా ఉండేది మేము ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి బాయ్స్ గల్స్ అందరం కలిసి వెళ్తున్నాం వెళ్తుంటే ఏమైందంటే మంచిగా టూ త్రీ డేసు బాగా తిరిగే వాళ్ళం తిరిగిన తర్వాతకి షాపింగు అవి ఇవి చేస్తూ ఉండేది మేము చేసిన తర్వాతకి ఏమైందంటే అనుకోకుండా మేము ఇవి వాటర్లలో నడవడం తిరగడం ఆడుకోవడం అలాంటివన్నీ జరిగినయి కొం కొండలెక్కడం అవి ఇవి తిరగడం అట్లా అన్నీ చేసాం కదా చేసిన తర్వాతకి మంచిగా ఎంజాయ్గా ఉన్నాం అనమాట అక్కడెక్కి గుట్టలవి ఇవి ఎక్కుతుంటే ఏమైందంటే ఫోటోలు దిగుతూ ఉండేదనమాట అప్పుడు మేమేం పట్టించుకోలేదు పట్టించుకోకుండా అవన్నెక్కి ఇట్లా ఆడుకుంటా ఉండే మంచిగా చాలా సంతోషంగా పోయినాం ఆ సంతోషమేంది పోయినాం అక్కడ ఎంజాయ్ చేసినాముస్తున్నాం కానీ అప్పుడు కూడా మేము ఫస్ట్లో ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు పిల్లెదురొచ్చింది అప్పుడు మేము పట్టించుకోలేదు ఫస్ట్ టైం అయితేనే పిల్లి నుంచి మేము తప్పించుకున్నాంలే గానీ మా మేం మంచిగా ఉన్నా గానీ మా తరవాతోళ్ళకి గండం జరిగింది మళ్ళీ అలానే సెకండ్ టైం కూడా మేము అట్లానే వచ్చింది పిల్లి మాకెదురు అయినప్పటికీ మేము పట్టించుకోలేదు పట్టించుకోకుండా అట్లానే వెళ్ళినాం జర్నీకి జర్నీ బాగానే చేసినాం బాగానే ఎంజాయ్గా చేసినాం ఆడుకున్నాం తిరిగినాం అన్నీ చేసాం అంతా మంచిగనే ఉంది కాకపోతే మళ్ళీ ఏమైందంటే మేము హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు ఫోటోలో అట్లా అలా తీస్తా ఉన్నాను ఆ ట్రిప్లోనే అన్నం అవన్నీ వండుకుని తింటా ఉండేవాళ్ళం అంతా బాగానే ఉంది ఫోటోలు దిగే టైంలో ఏమైందంటే నేను జారీ ఇలా కిందపడిపోయినా జారిపోయి అట్లానే జారి ఇట్లా బాగా దెబ్బలు తాకినాయి అనమాట అతికినాయి తాకినాయి అయినా కానీ మేము బాగానే ఉన్నాం అది కూడా ఒక గండమే అలాంటివి ఇంకా చాలా జరిగినాయి అందుకనే మన వాళ్ళమైతే నమ్మట్లే మూఢనమ్మకాలమిలా అన్నీ అన్నీ నమ్మట్లే కానీ మన పేరెంట్స్ మాత్రం అట్లా అన్నీ నమ్ముతారు